నమస్కారం సార్ చెప్పండి సార్ ఏం కావాలి గోధుమలు గోధుమలు వచ్చి కేజీ మూడు వందల యాభై రూపాయలు ఉందండి గోధుమలు అవి ఫై నంబర్ వన్ అండి అవి మీకు మాములుగా కావాలి అనుకుంటే కనుక రెండు వందలవి కూడా ఉన్నాయండి రెండు వందలు రెండు యాభై అనుకుంటా చూస్తాను రెండు రకాలు ఉన్నాయండి గోధుమలు అదే లేండి ప్రైస్ అంటే మీకు ఏ బ్యాగ్ అండి అంటే చ రెండు మూడు రకాలు ఉన్నాయి కదండి లలిత లలిత ఉంది లేకపోతే ట్రిపుల్ సెవెన్ ఉంది లేకపోతే కడప కడప నుంచి కూడా ఉన్నాయండి కడప లేకపోతే కర్నూలు సారీ కర్నూలు సోనా మసూరి అని ఉన్నాయండి మీకు దాంట్లో ఇప్పుడు లలిత వచ్చి పదిహేడు వందలు ఉందండి అదే ట్రిపుల్ సెవెన్ అయితే పదిహేను వందలు ఉంది అండి కర్నూలు అయితే కూడా పదిహేడు యాభై ఉంది అంటే ఎవరు వాడేది వాళ్ళు వాడతారండి కొంతమంది లలిత వాడతారు కొంతమంది కర్నూలు వాడతారు మీకు మీరు ఏది వాడతాను అంటే అది ఇస్తాం అండి సరే షుగర్లెస్ బిస్కెట్లు అంటే మీకు సాల్టెడ్ ఉన్న పర్లేదా అండి లేకపోతే ప్లెయిన్ కావాలంటారా ప్యాకెట్ వచ్చి అరవై రూపాయలు ఉందండి దాంట్లో మీకు సెట్ అనేది ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ అది అరవై రూపాయలు ఉందండి అదే సాల్టెడ్ అయితే కనుక యాభై రూపాయలు ఉందండి సరే అండి ఇంకా ఎమన్న కావాలాండి మన దగ్గర స్వీట్లు ఉంటాయండి స్వీట్లు వేయమంటారా సార్ స్వీట్లు ఏమన్న ఇమ్మంటారా సార్ స్వీట్ అంటే సోం పాపిడి లేకపోతే రసగుల్ల లేకపోతే ఇంకా ఏమి అంటారు ఇదండి పాలకోవా ఈ మూడు ఉన్నాయండి ఇవి ఏమన్న కావాలా అండి

మీకు రైస్ అయితే కర్నూలు ఇస్తాను అండి అది అది ఇంకా గోధుమలు ఒక కేజీ సాల్ట్ షుగర్లెస్ బిస్కెట్ స్వీట్ బాక్స్ మొత్తం మీకు మూడు వేల చిల్లర అయింది అండి సరే అండి